నేను చెప్పాలంటే గత సంవత్సరం వరకు పెద్ద రన్నర్ని కాను నాకు రన్నింగ్ మీద అంత అలవాటు ఉండేది కాదు కానీ నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు చాలా శ్రద్దగా పరిగెట్టేవారు రోజు వాళ్ళని చూసాక నాకు కూడా ఉత్సాహం పెరిగింది నాకు కూడా ఒకసారి వాళ్ళు ఎందుకు అంతలా దానిమీద ఇష్టం చూపిస్తున్నారో తెలుసుకోవాలనిపించింది దానికి గాను నేను సరదాగా నాతోటి స్నేహితులతో పరిగెట్టడం మొదలెట్టాను గానీ వాళ్ళు అప్పటికే ఎదో మ్యారథాన్ అనే దానికి వాళ్ళు సి సిద్ధమవుతున్నారు వాళ్ళు ఎంతలా సంసిద్ధమవుతున్నారంటే మ్యారథాన్ ఇంకా రెండు నెలలు ఉంది అంటే చాలా రోజులనే చెప్పచ్చు అరవై రోజులు కానీ వాళ్ళు ఇప్పటినుంచే చాలా జాగ్రత్తగా డైలీ చక్కగా పరిగెడుతున్నారు అసలు సమయం ఎప్పుడూ మించి పోలేదు అంటే ఎప్పుడూ తప్పకుండా ప్రతిరోజు అదే సమయానికి అంటే తెల్లవారు జామున ఐదు గంట్లకి వాళ్ళు గ్రౌండుకి వచ్చేసి పరిగెడుతూ ఉంటున్నారు నేను వాళ్ళను చూసి నాకు మెల్లగా వాళ్ళతో పరిగెట్టాలనిపించి అలా నేను కూడా వాళ్ళతో సంసిద్దమవుతూ ఉన్నాను నాకు కొత్తలో బూట్లు లేవు మ్యారథాన్ వీళ్ళు పాల్గొంటున్నారని కూడా నాకు తెలియదు నేను సరదాగా పరిగెట్టేవాడిని గ్రౌండులో అలా పరిగెడుతున్నప్పుడు నేను వాళ్లకన్నా మంచిగా పరిగెడుతున్నాను అని నన్ను వాళ్ళు ప్రోత్సహించేవారు వాళ్ళ ప్రోత్సాహం ఏమో గాని నేను తర్వాత మా నాన్నని అడిగి మంచి బూట్లు కొనుక్కున్నాను అలా బూట్లు కొనుక్కున్న తరువాత నేను కూడా నాకు అలా ఒక ఇరవై రోజులు మంచిగా పరిగెట్టడం తర్వాత నాకది ఒక అలవాటుగా అయిపోయింది రోజు నేను ఆ సమయానికి గ్రౌండుకి వెళ్లబోయే సరికి నాకో ఎదో కొరత కింద అనిపించేది నేను నాకు తెలియకుండానే షూస్ వేసుకుని గ్రౌండుకి వెళ్లిపోయేవాడిని అంతలా అలవాటు పడిపోయాను అలా నేను కూడా వాళ్ళతో పాటు ఇంకా పరిగెట్టడం మొదలుపెట్టాను కొత్తలో నేను మా గ్రౌండులో నాలుగు రౌండ్లు కాదు కదా మూడు రౌండ్లు లేదా రెండు రౌండ్లే వేసేవాడిని మా గ్రౌండ్ విస్తీర్ణం వచ్చే సరికి ఒక నాలుగు వందల మీటర్లు అంటే నేను కొత్తలో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు మాత్రమే పరిగెత్తేవాడిని కానీ రాను రాను నేను అదేంటి డైలీ వేయడం వల్ల నాకు నా సామర్థ్యం పెరిగినట్టు నాకు అనిపించింది మొదటితో పోల్చుకుంటే నేను ఎక్కువగా వేయగలుగుతున్నాను కానీ కొత్తలో నాకు బూట్లు ఉండేవే కాదు కానీ తర్వాత మా నాన్నగారు నాకు కొనివ్వడం నేను క్రమం తప్పకుండ వేయడం అలా చూస్తూ చూస్తూ ఉండంగానే రెండు నెలలు అయిపోయినాయి ఇంకా మ్యారథాన్కి పది రోజులు లేకపోలేదు నేను రోజు ఆ గ్రౌండులో ఆగకుండా ఇరవై రౌండ్లు వేస్తున్నాను నా సామర్థ్యం చాలా పెరిగింది నేను ఇరవై రౌండ్లు వేస్తె మా ఫ్రెండ్స్ అందరూ నా స్నేహితులు వాళ్ళ తోటి స్నేహితులు ఇరవై ఐదు రౌండ్లు ఇంకా ఎక్కువే వేసేవారు ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల నుండి అదే పనిగా అలా పరిగెడుతా ఉంటారు పైగా వాళ్ళు వేరే జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు అందుకేనేమో వాళ్లకు అంత శ్రద్ద నేను వాళ్ళను చూసి అలా పరిగెడుతూ ఉండేవాడిని అలా అలా ఇంకా మ్యారథాన్కి తీసుకుంటున్నారు ముందు మనం మ్యారథాన్కి వెళ్లాలంటే మన చిరునామా అన్ని ఇవ్వాల్సి వచ్చింది మా దగ్గర ఒక సంగం ఉంది కదా ఆ సంఘంలో ఇచ్చాము ఇంకా మ్యారథాన్ రోజు రేపనగా నేను ఇంకా మ్యారథాన్కి సంసిద్దమయ్యాను మ్యారథాన్ మొదలు పెట్టిన తర్వాత నేను పరిగెట్టాను నేను ఎప్పుడో రెండు నెలల క్రితం నుండి అలా పరిగెత్తతా ఉండడం వల్ల నాకు చాలా ఉత్సాహం అనిపించింది అలా పరిగెడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగించింది నేను ఎప్పుడూ అనిపేయలేదు నాకు అంతలా ఆనందం చాలా సంతోషంగా నేను అలా పరిగెట్టసాగాను అలా పరిగెట్టాను ఆ మ్యారథాన్ విస్తీర్ణం వచ్చేసరికి ముప్పై కిలోమీటర్లు పరిగెట్టాలి అదే నా మొదటి మ్యారథాన్ నేను అలా పరిగెట్టాను నేను గెలుపుకి దగ్గరగా ఉండేసరికి నా కాలు బెణికింది అలా బెణకడం వల్ల నేను రెండో స్థానాన్ని మూడో స్థానాన్ని గెలుచుకున్నాను నాకది చాలా బాధాకరం అయ్యింది నేను ఇప్పడి నుండో గత మూడు నెలల నుండి ప్రయత్నిస్తున్నాను మా ఫ్రెండ్స్తో పాటు ఈ మ్యారథాన్కి గా అందరూ నన్ను అనేవారు బాగా పరుగెడుతున్నావ్ ఈ మ్యారథాన్లో నీకు మొదటి వ మొదటి ప్రైస్ వస్తుందేమో అని కానీ నాకు మూడో ప్రైస్ వచ్చింది మా ఫ్రెండ్స్ ముగ్గురికి మొదటి ప్రైస్ వచ్చింది ఇద్దరికీ రెండో ప్రైస్ వచ్చింది నేను నేను ఇంకో ముగ్గురు వ్యక్తులం కలసి ఒకేసారి మూడో ప్రైస్ గెలుచుకున్నాం అనుభవం చాలా బావుంది నేను ఎప్పుడూ మరువలేను అది నా మొదటి మ్యారథాన్ సంతోషాన్ని చాలా అద్భుతంగా అనిపించింది ఇంటికి వచ్చి మా అమ్మతో పంచుకున్నాను అందుకే నాకు అలా పరిగెట్టడం అంటే చాలా ఇష్టం